నేను దగ్గర్లోనే ఉన్న కోకో కోలా కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా జాబ్ చేస్తూ ఉన్నాను అయితే నాకు జాబ్తోపాటు వ్యాపారం చేయటం వ్యవసాయం చేయటం అంటే కూడా చాలా ఇష్టము అందుకే నేను వ్యవసాయంతో పాటు వ్యాపారం కూడా చేస్తున్నాను నేను ఇటుక బట్టి కోళ్ళఫారం వ్యాపారాలు అదేవిధంగా రైస్ మిల్లు వ్యాపారం కూడా చేస్తూ ఉన్నాను నాకు డబ్బు సంపాదించడం కష్టపడటం అంటే చాలా ఇష్టము అందుకే నేను ఎక్కువగా వ్యాపారాల్లోను ఉద్యోగాల్లోను డబ్బు సంపాదించి సంతోషంగా ఉంటున్నాను నాకు ఎక్కువగా ఆశ అంటే భూములు కొని మా తాతగారి పేరు నిలబెట్టాలని ఆశగా ఉంది అందుకే నేను ఎక్కువగా కష్టపడటానికి ఇష్టపడుతూ ఉంటాను